పొలంలో పండిన మొదటి కాపుని మనం జరుపుకునే పండుగ ఏంటంటే మాకు మా ప్రాంతంలో అయితే కోత పండగ కింద జరుపుకుంటాము అదీ పంట మన చేతికొచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వడం అనేది ఆచారంగా అంటే ఒక ఆనవాయితీగా వస్తున్నాయి దాని ప్రకారంగా మనం మాకు కోత పండుగనేది జరుపుతారు కోత పండుగలో చాలామంది అంటే కొంతమంది వరి పంటేస్తారు కొంతమంది అరటితోట వేస్తారు కొంతమంది పూలతోట వేస్తారు ఇంకొంతమంది చెరుకుతోట వేస్తారు ఇలా కొంతమంది ధాన్యాలు వేస్తారు అలా పంటలు వేసిన ప్రతీ ఒక్కర కూడా వారికి వచ్చిన మొదటి పంటను కొంత కొంత తీసుకొచ్చి దేవునికి అర్పించడం అనేది జరుగుతుంది అలాగే రోజున మా మా దగ్గర ఉన్న చర్చిలో కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో వండిన వంటలు లేకపోతే పిల్లలకు కొన్ని కొన్ని పదార్థాలనేవి తెచ్చి వారు అక్కడ అమ్మడం జరుగుతుంది వచ్చిన డబ్బులను దేవునికి ఇవ్వడం జరుగుతుంది ఇలా మనం వచ్చిన పంటకు సంబంధించిన పండగ ఏంటంటే మాకు సంబంధించి కోత పండగ ఉంటుంది ఈ కోత పండుగను మా మా ప్రాంతంలో చాలా మంది జరుపుకుంటా ఉంటారు కొంతమంది ఏమంటారు చెరకు తోటైతే కొన్ని చేరుకులు తెచ్చి దేవుడి ముందు పెట్టి వారు కానుకలు అర్పించుకోవడం అలాగే అక్కడ చర్చిలో జరిగే కోత పండుగకి అక్కడ వారు తెచ్చిన పదార్థాలను అమ్మి అక్కడున్న ప్రజలకు వచ్చిన డబ్బుని దేవుడికి అర్పించడం అనేది ప్రత్యేకంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ పండుగకు పేరు ఏంటంటే కోత పండుగ అనే పేరు ఉంటుంది పండగను మా ప్రాంతం ఎక్కువగా జరుపుతారు